నమస్కారం అండి మేము మీకు ఎలా సహాయం చేయగలం చెప్పండి ఒకసారి మీ తాత గారి పేరు వయసు చెప్పగలుగుతారా

అవునా అండి మాకు ఇంకొంత సమాచారాలు చెప్పగలుగుతారా ఎన్ని రోజుల క్రితం జాయిన్ చేశాను అన్నారు అవునా అండి ఒక్క నిమిషం ఆగండి నేను రికార్డులో చూసి మీకు చెప్తాను అవునండి విటల్ డెబ్భై సంవత్సరాలు కంటి హాస్ప కంటి ఆపరేషన్ కోసం జాయిన్ చేసారు కదా

ఇది ఆపరేషన్ రెండు రోజుల క్రితమే జరిగిందండి డాక్టర్ అబ్జర్వేషన్లో ఉంచమని చెప్పారు ఇంకొక రోజు అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత డిశ్చార్జ్ చేయవచ్చు అని డాక్టర్ గారు అన్నారు ఇది డిశ్చార్జ్ చేయడానికి ఎవరెవరు వస్తారు సరే అండి ఒకసారి మీరు డాక్టర్ గాారితో మాట్లాడితే తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారు ఏమేమి తినలో ఏమేమి తినకూడదు అన్నీ డాక్టర్ గారు మీతో మాట్లాడతారు ఒకసారి మీరు వచ్చిన తర్వాత డాక్టర్ గారిని కలవండి యా ధన్యవాదాలు అండి